నమస్కారమండీ అలాగేనండి నేను కొత్తగా ఒక ఇల్లు కట్టుకున్నానండి ఆ ఇంట్లోకి నాకు కొన్ని వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటున్నాను అండి టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషను అదేవిధంగా ఎయిర్ కూలర్ కూడా కొనుక్కోవాలి అనుకుంటున్నాను అండి ఎయిర్ కండిషనర్ కూలర్ రెండిట్లో ఏది అనవుగా నా బడ్జెట్లో వస్తుందో అది కొనుగోలు చేద్దామనుకుంటున్నానండి అలాగేనండి ప్రస్తుతం లేటెస్ట్ మోడల్లో ఎ టీవీ ఉందో వాటిని నాకు చూపించండి అందులో ఎల్సీడీ మంచిదా ఎల్ఈడి మంచిదా మీరే నాకు వివరించాలి వాటి ధర ఎలా ఉంటుందండి వాటి ధర ఎలా ఉందండి సరేనండి నేను సరేనండి నేను టీవీను అది తీసుకుంటాను అదేవిధంగా నాకు వాషింగ్ మిషన్ కూడా చూపించండి నాకు సరుకులుడే కావాలండి నాకు ఒక ఆరు కేజీలు అయితే సరిపోద్ది అనిపిస్తుదండి దానీ ధర ఎలా ఉందండి సరేనండి తర్వాత ఫ్రిడ్జ్ కూడా చూపించండి నాకు నాకు రెండు డోర్లు ఫ్రిడ్జ్ కావాలండి అదేవిధంగా ఎయిర్ కండిషనర్ కూడా ఉంటే చెప్పండి సరేనండి నేను ఈ నాలుగు వస్తువులను తీసుకుంటానండి వీటి వివరాలకి బిల్లు వేసి ఇవ్వండి ధన్యవాదాలు అండి